హలో హూ ఈజ్ దిస్ అవునా మీ పేరు అచ్చ చెప్పండి ఓకే మీరు జాయిన్ జిమ్ ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు రేపు జాయిన్ అవుతారా సరే రేపు వచ్చి ఒకసారి కలవండి మీరు ఫుడ్ ఏం ఫాలో అవ్వాలి అంటే మీకు రేపు మొత్తం ప్యాటర్న్ ఇస్తాను ఇప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఏంటంటే ఫుడ్ అనేది ఇప్పుడు మీరు వెయిట్ లా లాస్ కావాలా లేకుంటే వెయిట్ గెయిన్ కావాలా లేకుంటే బాడీ తగ్గించుకోవాలా అచ్చ ఫస్ట్ ఏది కావాలి మీకు వెయిట్ లాస్ అవ్వాలి ఫస్ట్ వెయిట్ లాస్ కావాలి అంటే కొన్ని డైట్స్ ఉంటాయి ఆ డైట్స్ అంటే మీరు ప్రొద్దున లేచి నాలుగు బాదాం బాదాం పప్పులు ఖర్జూరాలు బాదాం పప్పు ఏంటంటే ఉడుకు అది ఎర్లీ మార్నింగ్ వాటర్లో నానబెట్టాలి నానబెట్టి డైలీ మార్నింగ్ అలా తింటూ ఉండాలి ఒక ఫోర్ డైలీ ఫోర్ తినాలి గుడ్లు వచ్చేసి ఓన్లీ వైట్ ఉంటాయి కదా ఆ వైట్ తినాలి ఈజీగా ఈజీగా ఈజీగా ఒక వన్ మంత్లో మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది నేను రేప రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను మీరు ఏంటి ఏంటంటే రాగానే డైలీ ర రన్నింగ్ చేయాలన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ లాస్ కావాలి మీరు

ఏంటంటే టైమింగ్ అనేది పంక్చువాలిటీ ఉండాలి నేను ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఎయిట్కి వస్తాను నేను ఎయిట్ లే వద్దు వద్దు నాచ్యురల్గా వెళదాము మీరు వెయిట్ లాస్ వెయిట్ లాస్ కావాలి కాబట్టి నాచ్యురల్గా తీసుకుంటే ఇంకా బెటర్ ఫస్ట్ నాచ్యురల్గా ట్రై చేయండి వెయిట్ లాస్కి ఆ తరువాత మీరు బాడీ స్ట్రక్చర్ కావాలి అంటున్నారు కాబట్టి దానికి అప్పుడు ప్రోటీన్ తీసుకుందాము తీ నేను సజెస్ట్ చేస్తాను ఏ ప్రోటీన్ తీసుకోవాలి స్ట్రక్చర్ కావాలి అంటే నేను చెప్తాను అది ఓకే నా నా కాంటాక్ట్ నంబర్ ఉందా మీ దగ్గర ఇదేనా ఇది నా బిజినెస్ అకౌంట్ నా కాంటాక్ట్ నంబర్ పర్సనల్ది ఉంటుంది ట్రైనర్స్కి అదే ట్రైనింగ్ ఇవ్వడానికి అది నేను మీకు వాట్సాప్ చేస్తాను మీరు వాట్సాప్ నంబర్ నాకు పంపిస్తే నార్మల్ మెసేజ్ చేయండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ